నమస్కారం మేడమ్ మేడమ్ మీరు ఈవెంట్ మేనేజరా మేడమ్ మేడమ్ నెక్స్ట్ మంత్లో మా అక్కది మ్యారేజ్ ఉంది మేడమ్ మీరు ఏమైనా అంటే మే మీకు తో అంటే మీరు మేనేజర్ కదా మేడమ్ అంతే నెక్స్ట్ మంత్ ఫిప్టీన్త్కి మేడమ్ వచ్చేనెల పదిహేనవ తారీఖు శుక్రవారం రోజు అవును మేడమ్ మాది సంగారెడ్డి మేడమ్ సంగారెడ్డినే మేడమ్

మేడమ్ మీ అంటే మాకు ఇట్లా ఫంక్షన్ హాల్లో కావాలి మ్యాడమ్ ఫంక్షన్ హాల్లో అంటే మీకు ఓపెన్ గార్డెన్ అహా ఏం అవసరం లేదు ఫంక్షన్ హాల్ లోనే క్యాటరింగ్ మీరే చూసుకోండి అన్ని మీరే చూసుకోండి మేడమ్ అంటే పేమెంట్ ఎంత అవుతుందో చెప్తే నేను అడ్జస్ట్ చేయిస్తా ఎప్పుడు వస్తారు మేడమ్ అంటే మెహందీ ఈవెంట్ ట్యాటూ ఇలాంటివి కూడా ఏమన్నా ఉన్నాయా మేడమ్ కావాలి మేడమ్ మేడమ్ ఓకే ఓకే మేడమ్ మేడమ్ మీరు వచ్చినప్పుడు చెప్పండి మేడమ్ కాల్ చేయండి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను లొకేషన్ షేర్ షేర్ చేయండి మేడమ్ నాతో

ఓకే మేడమ్